మాకు రెండు గంటలు కరెంట్ పోతుంది విద్యుత్ కోతలు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలా ఉంటుంది ఎండాకాలంలో ఎక్కువగా కరెంటుని తీసేస్తారు దానివల్ల ఉక్కపోతతో ఎన్నో సమస్యలు ఎదుర్కుంటాం ఉక్కపోవడం గాలేయకపోవడం చిన్నపిల్లలుంటే ఇంకా ఎక్కువ ఇబ్బందికి గురవుతాం ఎందుకంటే ఎండాకాలం వల్ల ఎండాకాలంలో ఎక్కువగా ఎక్కువగా కరెంట్ పోతుంది శీతాకాలంలో కొద్దిగా తక్కువే పోతుంది వర్షాకాలంలో కూడా ఎక్కువగా కరెంటు పోతుంది దీనివల్ల ఎక్కువ చిరాకుగాను ఎక్కు వర్షాకాలంలో కరెంటు కోతల వల్ల ఎక్కువ చికాకుగా అనిపిస్తుంది ఎందుకంటే వర్షం పడ్డంవల్ల రొచ్చు రొచ్చు కావడం వల్ల ఈ విద్యుత్ కరెంట్ పోవడం వల్ల ఎంతగానో అవస్థపడుతున్నాము ఇది మా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది కావున ఎక్కువ కరెంట్ విద్యుత్ కోతలను తగ్గించవలసిందిగా కోరతన్నాము